హలో అవునమ్మా చెప్పండి ఎవరు ఏం ప్రాబ్లం అమ్మ

ఇంకా అవునా అంటే బిర్యానీ ఏ టైంకి తిన్నారు అమ్మా

ఓహో అవునా అండి అది తిన్న తరువాత ఏమైనా కూల్ డ్రీంక్స్ అట్ల తాగారా అది తాగారా ఓకే అమ్మ మీరు నేను లొకేషన్ షేర్ చేస్తాను హాస్పిటల్ది వచ్చేసేయండి మీకు అంటే ఫుడ్ పాయిజన్ అయిందా ఏమి

అదే మీకు మేబి ఫుడ్ పాయిజన్ అయుండొచ్చు టెస్ట్ చేస్తాము మీరు నై నైట్ వచ్చేస్తారు అండి చూపించుకోవడానికి ఇంకేమైనా ప్రాబ్లం ఉందా మీకు అవునా మేబి అయింటే ఇక మనం టెస్ట్ చేస్తే కానీ ఏం ప్రాబ్లమో తెలియదమ్మా

నేను వాట్స్ఆప్లో మీకు లొకేషన్ షేర్ చేస్తాను మీరు ఈరోజు ఫ్రీగానే ఉన్నారా ఓకే అండి నేను వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాను లైవ్ లోకె కరెంట్ లొకేషన్ షేర్ చేస్తాను చూసుకొని వచ్చేసేయండి ఓకే అండి రండి